నమస్కారమండి మీరు ఏమి చూడాలనుకుంటున్నారండి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అవునా మేము చెప్తామండి మీకు మేమున్నదే ఇక్కడ చెప్పడానికండి ఆంధ్రప్రదేశ్లో మనకి చాలా ఉంటాయండి చూడటానికి చాలా గుడులు ఉంటాయండి ఇంకా చాలా సముద్రాలు అవన్నీ ఉంటాయండి ఇక్కడ మనకి అందరూ పర్యాటకులందరు ఇష్టంగా వీళ్ళని ఏం చేయాలంటే విజయవాడ దుర్గ గుడికి వెళ్తారు అండి ఇంకా తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తారు అండి ఇంకా మనకి ఉంటాయండి మనకి చూడాల్సినవి చాలా ఉంటాయండి ఇంకా మాకిక్కడ చూడటానికి ఆర్ట్లు వేసి బొమ్మలు అయన్ని చుపిస్తారండి ఇంకా మీకిక్కడ సముద్రాలుంటాయండి చూడటానికి ఇవి చాలామంది టూరిస్ట్లు ఇష్టంగా వచ్చి అక్కడికే వెళ్తారు ఇక్కడ మీకు ఉండటానికి మేము ఏర్పాటు చేస్తాం అండి మీకు మంచి సౌకర్యంగా ఉండేటట్టు మేము ఏర్పాటు చేస్తాము ఇంకా ఇక్కడ చాలా ఫేమస్లు ఉంటాయండి సముద్రాలు అందరు ఇష్టంగా వెళ్తారు ఇక్కడ మచిలీపట్నం సముద్రం మరియు కాకినాడ సముద్రం విశాఖపట్నం సముద్రం ఉంటాయండి విశాఖపట్నంలో మీకు ఇంకా వివిధ రకాల సముద్రాలు ఉంటాయండి చూడటానికి మీకిక్కడ మీరు వెళ్ళడానికి ప్రయాణించడానికి కూడా మా వాళ్ళు ఏర్పాటు చేస్తారండి మీకు అన్ని వివరంగా చెప్తారు అది మీరు మీరెన్నిన్ని చూస్తారో దాన్ని బట్టి మీకు అది ఎంత పడుతుంది అనేది చెప్తామండి మీరు మీరెంచుకున్న ప్రదేశాలని బట్టి మేము చెప్తామండి ఏది ఎంత పడుతుంది అనేసి ముందుగా మీరెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారండి అవునా అండి తప్పకుండానండి తీసుకు వెళ్తానండి సరేనండి వెళ్దామా అండి ధన్యవాదాలు